సార్ మేము విహారయాత్రకి హైద్రాబాద్ వెళ్ళాలనుకుంటున్నాము చిన్నా కార్ అయితే ఎంత అమౌంట్ అవుతుంది అదే పెద్ద కార్ ఎంత అమౌంట్ అవుతుంది దానికితోడు మేము విహారయాత్రకు వెళ్దాం కాబట్టి మా దగ్గర సామానులు ఎక్కువ ఉన్నాయి ఆ సామానులకు సరిపడ కార్ అయితే ఎంత అమౌంట్ అవుతుంది అదిగా ఏసీ బండి ఉన్న బండి యొక్క ఖర్చు ఎంత చిన్న బండి ఖర్చు ఎంత అదే పెద్ద బండి కూడా ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి దాంట్లో ఎంత మంది పడతారు కూడా మాకు చెప్పండి ఇప్పుడు దాని తర్వాత ఏందంటే ఇప్పుడు దారిలో ఇప్పుడు అతను ట్యాక్సీకి డ్రైవర్కు మాములు ఎంత ఇవ్వాలి ఏసీ అయితే ఎంత మాములు నాన్ ఏసీ అయితే ఎంత మీరు దాన్ని నాకు వివరంగా చెప్పగలరు అదిగాక ఇప్పుడు మనం పన్నెండు మంది ఉన్నాము దానికి ఒక మినిమం మినీ బస్ లాంటిది కావాలి దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి అది ఏసీ అయితే ఎంత నాన్ ఏసీ అయితే ఎంత దాంట్లో ఎంత సామాను పడుతుంది ఎంత మంది జనాలు పడతారు నాకు చెప్పండి